బాగున్నారు మీరు బాగున్నారా చేసాం మీరు చేసారా భోజనం బాగున్నాం మన ఏపీలో క్యాపిటల్ మూడు క్యాప్ తెల్సు మెయిన్గా ఉండేది మన మూడు క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి లెజిస్లేటివ్ అది వచ్చి మెయిన్ క్యాపిటల్ మనకు మళ్ళీ విశాఖపట్నం దానికి వచ్చి ఎగ్జిక్యూటివ్ అది కూడా మన ఏపీ క్యాపిటల్ మళ్ళీ కుర్నూలు కూడా ఉంది కుర్నూలుకు వచ్చి జుడీష్యల్ అది కూడా మన ఏపీ క్యాపిటల్లో ఇదంతా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యమైన క్యాపిటల్లు సరే బాయ్